చెప్పండి ఎవరు కావాలి అవునండీ అవునండీ మీరెవరు అండి ఓకేనండి మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు ఓకేనండి టొబ్యాకో చూడ్డానికి వస్తున్నారా అండి అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి మనకైతే వైజాగ్లో వైజాగ్లో ఎక్కువగా ఉంటుందండి అరకు దగ్గర అరకులో ఎక్కువ పండిస్తారు ఎక్కువగా అరకులో పండిస్తారండి మనకి అక్కడ చాలా ఎక్కువగా పండుతుంది అలాగే మన పక్కన ఉన్న రెడ్ ఫీల్డ్లో కూడా పండుతుంది కాపోతే మన అరకు దగ్గర అయితే చాలా ఎక్కువ పండుతుంది అండి మనం అక్కడికి వెళ్లి చూడ్డానికి చాలా బాగుంటాదండి ప్లేస్ అది అలాగే అక్కడ రైతులు ఎలా పండిస్తున్నారు అయన్నీ మీరు చూడవచ్చు అండి వాళ్ళు అలా చేస్తున్న ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాం అండి అలాగే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం అండి అవునండీ మీరు ఫస్ట్ హైద్ వైజాగ్ వచ్చి అరకు ట్రైన్ ఎక్కితే సరిపోతుంది అండి లేపోతే మీరు రైల్వే స్టేషన్ అయిన ఫ్ల ఫ్లైట్లో వస్తే ఫ్లైట్ అయినా అక్కడ దిగి మీరు కాల్ చేశారంటే మా క్యాబ్ ఒక కార్ పంపిస్తామండి మీరు కారు లేదండి ఒక త్రీ ఫోర్ హౌర్స్ పడుతుంది అండి ఎంతమంది వస్తారండి అయితే మీ నలుగురికి ఒక టెన్ థౌసండ్ అవుతుంది అండి ఫుడ్ రూమ్ అన్ని మేమెనండి మీరు వచ్చేముందు నాకు మీరు వచ్చేముందు నాకు ఫోన్ చెయ్యండి మరీ తగ్గడం అనేది ఉండదండి వచ్చే ముందు కాల్ చెయ్యండి అన్ని అవైలబుల్ మేము చూసుకుంటాం అండి మీరు వచ్చి మాకు ఫోన్ చేస్తే చాలు అండి ఓకే అండి ఓకే అండి ఉంటానండి